న్యూస్ మీడియా వార్తలు సమాచారాన్ని అందించడం ద్వారా విద్యార్థులకు ప్రస్తుత వ్యవహారాలపై అవగాహన కల్పిస్తుంది ఈ అవగాహన పోటీ పరీక్షలలోని సాధారణ అవగాహన అంశాలకు సమాధానం ఇవ్వడంలో విద్యార్థులకు సహాయపడుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థి తాజా రాజకీయ సంఘటనల గురించి తెలిస్తే ఆయన పోటీ పరీక్షలోని రాజకీయ అంశాలకు సమాధానం ఇవ్వడంలో మరింత సహజంగా ఉంటాడు న్యూస్ మీడియా వివిధ అంశాలపై చర్చలు విశ్లేషణలకు అందించడం ద్వారా విద్యార్థులకు వివిధ దృక్పథాలను అందించుతుంది ఈ వివిధ దృక్పథాల విద్యార్థులకు ఆలోచనాత్మకంగా విమర్శనాత్మకంగా ఆలోచించడంలో సహాయపడతాయ్ ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక సమస్యపై రెండు వ్యతిరేక దృక్పథాల గురించి తెలిస్తే ఆయన ఆ సమస్యను మరింత సమగ్రంగా అర్థం చేసుకోగలడు న్యూస్ మీడియా విద్యార్థులకు ఒక రచనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది న్యూస్ ఆర్టికల్స్ను చదవడం ద్వారా విద్యార్థులు మంచి రచనకు అవసరమైన అంశాలను తెలుసుకోవచ్చు ఉదా ఉదాహరణకు ఒక విద్యార్థి న్యూస్ ఆర్టికల్లోని ప్రధాన అంశాల ను సమర్థవంతంగా గుర్తించడం నేర్చుకుంటే ఆయన పోటీపరీక్షలలోని రాయడానికి సంబంధించిన అంశాలకు సమాధానం ఇవ్వడంలో మరింత సహజంగా ఉంటాడు కొన్ని చిట్కాలు చెప్తాను ప్రతిరోజు వివిధ రకాల న్యూస్ మీడియా ఛానళ్ల నుండి వార్తలు చదవండి లేదా చూడండి ఇది మీకు వివిధ దృక్పథాలను అందించడంలో సహాయపడుతుంది న్యూస్ ఆర్టికల్ను జాగ్రత్తగా చదవండి మరియు వాటిలోని ప్రధాన అంశాలను గుర్తించండి ఈ అంశాలను మీరు మీ సొంతమాటల్లో మళ్ళీ చెప్పగలరా మీరు చదివిన లేదా చూసిన వార్తల గురించి ఆలోచించండి మరియు మీ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోండి న్యూస్ మీడియాను మీ రాయడానికి సంబంధించిన నైపుణ్యాల